సిమ్ కార్డ్ పొందడానికి లేదా ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసుకోవడానికి ఆధార్ కార్డ్ కాపీ సమర్పించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ కొన్ని సాధారణ సూచనలు సిమ్ కార్డ్ దృవీకరణ కేవైసీ ప్రమాణిక విధానం అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్ ఒక ఫోటో ఏదైనా ఐడి ప్రూఫ్ అవసరమైతే ప్రక్రియ సమీపపు మ్యానువల్ లేదా డిజిటల్ కేవైసీ సెంటర్ను సందర్శించండి ఆధార ఆధారంగా బయోమెట్రిక్ ధ్రువీకరణ అవసరం కావచ్చు సిమ్ యాక్టివేషన్ ఇరవై నాలుగూ నుండి నలఫై ఎనిమిది గంటల్లో పూర్తి అవుతుంది